నమస్తే మేడం ఎవరు మేడం ఓకే మేడం ఓకే మేడం మేడం ఓకే మేడం నాకు చాలా థాంక్స్ మేడం నేను ఎప్పటి నుంచో నేను బిజినెస్ లోన్ కోసం ఐతే అప్లై చేద్దాము అనుకుంటున్నాను మేడం అయితే మీరు ఓకే మేడం మేడం ఐతే మరి లోన్ అప్లై చేయడానికి సర్టిఫికెట్స్ కానీ లేదంటే ఏమైనా అంటే లోన్ అప్లై చేయడానికి ల్యాండ్ కానీ ఏమైనా పెట్టాలా మేడం ఓకే మేడం యెస్ మేడం జాబ్ అయితే చేస్తున్నాను కానీ నార్మల్ ప్రైవేట్ జాబే మేడం గవర్మెంట్ జాబ్ ఏం కాదు ఓకే మేడం ల్యాండ్ అంటే ఓకే మేడం ఉన్నది అంటే సైన్ అయితే చేయను కానీ మేడం ప్రూఫ్ అయితే ల్యాండ్ పేపర్స్ అయితే ఇస్తాను మేడం ఓకే మేడం ఖచ్చితంగా అరేంజ్ చేసుకుంటాను మేడం నేను ఓకే మేడం ఇదీ లోన్ తీసుకున్న తరువాత ఎన్ని మంత్స్లో ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది మేడం ఓకే మేమ్ ఓకే మేడం నాకు ఒక ఫిఫ్టీ థౌసండ్ కావాలి మేడం అంటే బిజినెస్ లోన్ కాబట్టి కాస్త ప్రాఫిట్ అయితే కావాలి కదా మేడం సో ఫస్ట్ ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ మేడం అయితే నేను నా పేపర్స్ అన్ని అన్ని ర రెడీ చేస్కుంటాను మేడం రెడీ చేసుకున్నాక కాస్త మీ అడ్రస్ ఏంటో చెప్తే నేను అక్కడికి వచ్చి అప్లై చేసుకుంటాను మేడం మీరు వాట్సాప్లో షేర్ చేయండి మేడం మీ లొకేషన్ ఓకే మేడం థాంక్ యూ మేడం ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను మేడం ఓకే మేడం